కుళాయి నీరు తాగడం వల్ల ఎలాంటి పరమైన ఆరోగ్య ఆరోగ్య సమస్యలు రావు జీవితం చాలా బాగా ఉంటుంది కుళాయి నీళ్ళు తాగకపోతే మనకు ఇక్కడ వేరే వాటర్ వేరే వాటర్ తాగినట్లయితే హెల్త్ పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కుళాయి నీరు తాగడం వలన ఆరోగ్యం బాగా ఉంటుంది మాకు కుళాయి వస్తుంది మేము కుళాయి వాటరే తాగుతాము కాబట్టి మాకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు నీళ్ళు కూడా చాలా బాగా ఉంటాయి ఆరోగ్యకరంగా కూడా ఉంటాము మేము శుభ్రమైన నీరు వస్తుంది బ్లీచింగ్ చేసిన వాటర్ వస్తాయి కాబట్టి మాకు ఎలాంటి పరమైన హెల్త్ సంబంధించి ఇష్యూస్ అనేది మేము ఫేస్ చెయ్యము నీళ్ళు కూడా చాలా బాగా ఉంటాయి నీరు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి వంటి చిన్న చిన్న పురుగులు కానీయండి మలినాలు కానీయ్యండి ఏం లేకుండా చాలా మంచిగా వస్త ఉంటుంది నీళ్ళు కూడా తాగచ్చు మినరల్ వాటర్ మినరల్ వాటర్ లెక్కనే ఉంటాయి బ్లీచింగ్ చేసి వస్తాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అది హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటాము కుళాయి వాటర్ తాగడం వల్ల